మేము కూడా మా ఇంట్లో చాలానే పానీయాలు తయారు చేసుకుంటాము అవి ఏంటంటే కూల్ డ్రింక్స్ చాయి టీ ఇంకా బూస్ట్ హార్లిక్స్ ఇలాంటి చేసుకుంటాము మేము అందరం తాగడానికి ఇంకా ఫ్రీ టైంలో టీ తాగుతాము ఇంకా అన్నీ రెడీ చేసుకుని కూల్ డ్రింక్స్ ఇంకా ఎప్పుడైనా ఏదైనా కావాలన్నప్పుడు షర్బత్ ఇలాంటివి చేసుకుంటాము మేమందరం బజ్జీలైన మేము కలిపే ఉంటాము టీ లాంటివి తాగినప్పుడు హెడేక్ లాంటివి తగ్గుతాయి ఇంకా కూల్ డ్రింక్స్ తాగాలనిపించినప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతాము ఇంకా ఫ్రూట్స్ తెచ్చి ఫ్రిజ్లో ఉంచినప్పుడు ఎవరు ఫ్రూట్స్ తిననప్పుడు జ్యూస్ తీసుకుని జ్యూస్ చేసుకుని అందరం తాగుతాము ఫ్రీగా ఉండి కూర్చుని టీవీ చూసుకుంటూ జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది మేము అలానే చేస్తాము ఇంకా ఎవరికి ఏ జ్యూస్ ఇష్టమో అది చేసుకుంటాము ముందుగా బననా జ్యూస్ ఎలా చేయాలంటే బనానాస్ అన్నీ పీల్ అవుట్ చేసి బనానాస్ కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుని అందులో షుగర్ మిల్క్ వేసి కొన్ని వాటర్ వేసి కొన్ని వాటర్ పోసి అందులో వేయించుకోవాలి ఇంకా అయిన దగ్గర అయిన తర్వాత చేసుకుని అందులో వేయాలి మిక్సీ పట్టుకుని తర్వాత గ్లాసు తీసుకొని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మిల్క్ షేక్ రెడీ అవుతుంది బనానా అది చాలా బాగుంటుంది అది నాకు అది చాలా ఇష్టం ఇంక మేము అలాగే చేసుకుంటాం వేరే వేరేగా ఇంకా అందరం చాలా తృప్తిగా చాలా ఆనందంతో మేము అన్నీ చేసుకుంటాము అందరం కలిసి చేసుకున్న ఆ తృప్తి వేరేగా ఉంటుంది ఇంకా అవి తిన్నప్పుడు మన హెల్త్ చాలా ఏదో ఏదో తిన్నట్టు అనిపిస్తుంది తృప్తిగా మంచిగా పీస్ఫుల్గా మైండ్ ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది ఫ్రూట్స్ తిన్నప్పుడు మనకే అలాంటిది జ్యూస్ తాగితే ఇంక ఎంతో మంచిగా ఉంటుంది ఇలా హెల్త్కి సంబంధించినవి చాలా బాగుంటాయి మనం ఇంట్లో తయారు చేసుకోవలసినవి ఇలాంటివి చాలా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా చాలా రెడీ చేసుకోవచ్చు ఇంకా ఫ్రూట్ సలాడ్ లాంటివి అంటే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని కడిగి ఒక దగ్గర ఒక మిక్సీ జార్లో వేసి అంటే పొమోగ్రనేట్ గ్రేప్స్ లాంటివి యాపిల్స్ కట్ చేసుకొని ఆరంజ్స్ జ్యూస్ పట్టుకొని ఇందులో అవన్నీ వేసి కలుపుకుంటే అందులో అన్నీ వేసి కలుపుకుంటే మిక్సీకి వేసి షుగర్ వేసి కలుసుకున్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది అందరం చాల తృప్తిగా తింటాము పల్ప్ చాలా బాగుంటుంది చాల తియ్యగా కుడా ఉంటుంది అందరం తింటాము తాగుతాము పానీయాలు